నేను ఈ మధ్య మొబైల్ ఫోన్ కొన్నాను వివో వివ ఇది చాలా బాగుంది ఫుల్ స్క్రీన్ వచ్చింది అదే విధంగా బ్యాటరీ పికప్ కూడా చాలా బాగుంది దీని కెమెరా అనేది సిక్స్టీ ఫోర్ మెగా పిక్చరు ఫ్రంట్ కెమెరా ఉంది అదే విధంగా బ్యాక్ కెమెరా థర్టీ టూ మెగా పిక్సల్ గా ఉంది ఇది టూ ఫిఫ్టీ ఫోర్ జిబి ర్యామ్ స్పీడ్ కలిగి ఉంది అంతే కాకుండా ఇది ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వన్ ట్వంటీ జిబి ఉంది అంతే కాకుండా ఇది ఫైవ్ జి అవైలబుల్ మొబైల్ ఇది ఫైవ్ జి కూడా దీంట్లో అవుతుంది అంతే కాకుండా బ్యాటరీ పికప్ చాలా ఎక్కువగా ఉంది ఛార్జర్ కూడా స్పీడ్ ఛార్జర్ అవటం వలన హాఫ్ యాన్ అవర్ లో ఇది ఛార్జింగ్ అనేది ఎక్కువగా ఎక్కుతుంది